మా ప్రాంతంలో సరి అయినటువంటి వనరులు లేకపోవడం వలన ప్రజలపై పెనుబారం పడి ఉన్నది ఎలా అనగా మా ప్రాంతంలో సరి అయిన వనరులు లేక ప్రజలు వలస వెళ్లి వలస కూలీలు చేసుకుంటున్నారు మా ప్రాంతంలో సరి అయినటువంటి టీకాలు లేకపోవడం వలన ప్రజలకు ఆరోగ్య సిబ్బంది సరి అయిన టీకాలు సరి అయిన సమయానికి అందించలేకపోతున్నారు కాబట్టి ప్రభుత్వం మా ప్రాంతంపై దృష్టి ఉంచి మాకు మాకు అందుబాటులో టీకా కేంద్రాలను అందించవలసిందిగా కోరుకుంటున్నాము